సార్ నం రమ్మన్నారంట సార్ సార్ చెప్పండి సార్ సార్ ప్రస్తుతానికి కూడా మన కాలేజ్లో కూడా కొన్ని కొన్ని సరిగ్గా లేవు సార్ లోపల క్లాస్ రూమ్స్లో కానీ టీచర్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదు సార్ కొంతమంది స్టాఫ్ని కూడా అదే సార్ అదే సార్ ప్రస్తుతానికి అదే ప్రాసెస్లో ఉన్నాము సార్ అదే చేస్తున్నాము సార్ మేము కూడా మా ప్రయత్నం చేస్తున్నాము సార్ స్టూడెంట్స్ని బాగా చదివించడానికే మేం కూడా టాప్ ర్యాంక్ రావడానికే మేము మ్యాగ్జిమం ట్రై చేస్తున్నాము సార్ అది ఓకే సార్ కంప్యూటర్స్ ల్యాబ్లో ఏసీస్ కానీ ఇంకా చాలా ఫాన్స్ కొన్ని కొన్ని సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సార్ దాని వల్ల స్టూడెంట్స్ కూడా సరిగ్గా అదే సార్ అది నెక్స్ట్ మనం కూడా రప్పిద్దాం సార్ మంచి మంచి కంపెనీస్ని తీసుకు రావడానికి ట్రై చేస్తున్నాము సార్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడుతున్నాము సార్ మేము ఓకే సార్